నమస్తే మేడం బాగుంన్నారా బాగున్నాను మేడం తిన్నాం మేడం మీరు తిన్నారా స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారు అవును మేడం నా సబ్జెక్టులు కూడా అంతే చాలామంది ఉన్నారు డల్గా అదే రోజు వాళ్ళకి ఇంపోజిషన్ అది ఇస్తాను చేసుకుని వస్తారు ఆహ లేదు మేడం పెట్టాలనుకుంటున్నాం ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా మా సార్తో ఏం డిస్కస్ చేయలేదు చేసిన తర్వాత ఏమైనా చేస్తారేమొ ఆ మాట్లాడాలి మేడం మా సార్తో చేయించాలి మేడం అప్పుడే మనకి కూడా సార్ దగ్గర ఒక మంచి పేరు వస్తుంది ఆ వెళ్దాం ఆ వెళ్దాం ఎవరెవర వస్తారో వాళ్ళందరి నేమ్స్ అన్నీ రాసుకుని వచ్చేస్తే సరిపోతుంది ఇంక చెప్పాను మేడం ఏం లేదు ఇక్కడ గ్రౌండ్ సరిగ్గా లేదు అది క్లీన్ చేయించాలి ఇంకా ఏమైనా యోగా గేమ్స్ అలా ఏమైనా నేర్పించాలి వీళ్ళకి ఆ ఇప్పించాలని అనుకుంటున్నాం మేడం మేము కూడా అ ఆ అవును మేడం అదే అంటే టీమ్ చేసిన తర్వాత మేము కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం మేడం హ మాట్లాడేసి అంతా అది క్లీన్ చేయించేసిన తర్వాత ఇంక మొత్తం స్టార్ట్ చేసేస్తాం మేడం వస్తారు మన ఎవరో ఒకరో ఇద్దరో అట్లా లీవ్ తీసుకుంటుంటారు హెల్త్ బాగుండదని మీ స్కూల్లో అందరూ వస్తారా మేడం డైలీ హ స్ట్రెంగ్త్ బాగానే ఉన్నారా మీ మీ స్కూల్లో ఆ అందరూ బాగున్నారు అవును మేడం చేయాలి నేను

ప్రాక్టీస్ బాగా చేస్తే వాళ్ళ ఇంప్రూవ్ అవుతారు ఇంపోజిషన్ ఇస్తూ ఉంటా వాళ్ళకి

చెప్పండి మేడం సరే మేడం

సరే చేస్తా మేడం సరే సరే మేడం ఓకేనండి ఓకే మేడం